నమస్తే అండి గైడేనండి మీరు ఎక్కడ చేసేవారు ఇంతకు ముందు అవునా అండి నేను నేను బెంగుళూరు హైదరాబాద్ అక్కడ చేసేదాన్ని ఇంతకు ముందు ప్రెజంట్ ఈ మధ్య ఇక్కడికి వచ్చ వైజాగ్ ఎలా ఎలా ఉండేవారు అండి టూరిస్టులు సార్ బాగా వచ్చేవారా మీకు సేమ్ అరకులో బాగుంటుంది కదా తెలుసు నాకు అది అబ్బో ఆ అరకు ప్లేసెస్ అవన్నీ బాగుంటాయి ఫారెనర్స్ ఎక్కువ వస్తారు సేమ్ మాకు అలానే ఫారెనర్స్ అందరూ వస్తారు అండి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా వింటారు అందరు ఇంట్రెస్టింగ్గా ఆహా ఒక ప్లేస్ దగ్గరకి వస్తే మొత్తం అన్ని కవర్ చేసేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తం అన్ని చూసి తెలుస్తాయి కదా ఐడియాస్ ఉంటాయి మనకి అవన్నీ ట్రావెలింగ్ అది మావేనండి వెహికల్ ఉంటుంది వ్యాన్ పీపుల్ బట్టి వ్యాన్ అయితే వ్యాన్ బస్ అయితే బస్ ప్లేస్ బట్టి ఫుడ్ ఫుడ్ కూడా మేమే మొత్తం మొత్తం అంతటికీ తీసుకుంటాం అండి మొత్తం ట్రావెలింగ్ ఫుడ్ హోటలు ఎన్ని ఆహా అవునవును ఆ అంటే వా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం అంటే అది కొంతమంది ఇలా అంటారు కొంతమంది అలా అంటారు వాళ్ దాన్ని బట్టి ఒకొక్కసారి ఇలా చేస్తాం ఒకొక్కసారి అలా చేస్తాం మేము సరేనండి అయితే